గుంటూరు జిల్లాలో కొన్ని స్థానిక సమాచార మార్గాలు అంటే లోకల్ ఛానల్స్ న్యూస్పేపర్స్ ఉంటాయండి ఇందులో ఒకటి వచ్చేసి గుంటూరు టాకీస్ అనేసి ఒక ఒక ఛానల్ అయితే ఉంటుంది అందులో గుంటూరులో జరిగినటువంటి ఒక జిల్లాలో జరిగినటువంటి అన్నీ న్యూస్ గురించి అది కవర్ చేస్తూ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి చాలా గుంటూరు స్పెషల్స్ అనేవి ఇందులో ఏంటంటే గుంటూరు జిల్లా మా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటివి న్యూస్లు ఇంకాని స్పెషల్స్ వంటకాలు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడండి అలాగే ముఖ్యంగా కమ్యూనికేషన్స్ ఏంటంటే వార్తాపత్రికలు ఇందులోనే ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుందనమాట అలాగే ఇంకా చెప్పాలంటే కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఉంటాయండి స్టార్ మా మూవీస్ అందులో కూడా ఎక్కువగా గుంటూరు జిల్లా గురించి చూపిస్తూ ఉంటాడు అలాగే ఇంకా చెప్పాలంటే గుంటూరులో కూడా చాలా రకాలైనటులంటి సేవలు అందుబాటులో ఉన్నాయండి అవి ఒకటి న్యూస్పేపర్స్ ఇంకా న్యూస్ ఛానల్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటాదండి ఒకటి అందులో ఏంటంటే గుంటూరులో ఎంఎల్ఏ గురించి ఇంకా ప్రభుత్వ పథకాల గురించి కూడా ఉంటుంది ఇంకా గుంటూరులో అయితే మున్సిపాలిటీలో కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరత అయితే ఉందండి చెత్త విషయంలో అదేంటంటే డైలీ క్లీన్ చేసే విషయంలో కూడా దృష్టి పెట్టాలండి పారిశుధ్యం అనేది ఎక్కడిదక్కడే ఉండిపోతూ ఉంటుందండి వర్షాలు వచ్చినప్పుడు ఇంకా కాలువలు అవినీ పొంగిపోతూ అలా ఉంటాయండి మన గవర్నమెంట్ వీటి మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం